హలో సార్ సార్ ఇప్పుడు వీలు కాదు సార్ ఇప్పుడు వీలు కాదు సార్

అవి ఇంకా కాలేదు సార్ ఇప్పుడు నేను ఊరికి వచ్చినా ఇప్పుడు పెళ్ళి ఉన్నది ఇక్కడా మేము ఇప్పుడు మీరు ఎప్పుడు వరకు కావాలి మేము రేపు వెళతాను ఒక ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తాను అవి మళ్ళీ ఇవి అంటే రేపటిలోగా అంటే మీరు ఇచ్చి మీరు ఇచ్చినవి ఆరోజు ఇచ్చినవి ఇక అది కంప్లీట్ చేస్తాను మళ్ళీ ఇస్తాను అంటారు కదా మళ్ళీ ఇచ్చేటివి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారా ఇంటికాడ మా ఇంటికాడ మావాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి ఇస్తారా పంపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను మరి ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫోన్ చేస్తాను మళ్ళీ మీకాడ పేరు చెప్పి నేమ్ చెప్తాను వాళ్ళను మీట్కండి అక్కడ సేమ్ ఇప్పుడు అంటే అంతే కదా ఇప్పుడు అవే కదా మళ్ళీ సేమ్ మరి అంతే అంటే అంతే మరిప్పుడు కొంచెం ఎక్కువున్నా కానీ తక్కువున్నా కానీ తగ్గదు రేట్ తగ్గదు అంటే గవర్నమెంట్ సైడే కదా చూడవచ్చు అప్పుడు ఓకే సార్ పంపిస్తాను పంపించు